హాయ్ అండి సురేష్ గారేనా మీరు మాకు మ్యారేజ్ ఉంది మీరు మ్యారేజు సంబంధించి మేనేజ్మెంట్ చేస్తారంట కదా మ్యారేజ్ మేనేజ్మెంట్ మీరు చేస్తారంట కదా ఈవెంట్ మేనేజ్మెంట్ మాదీ మా సిస్టర్ది మ్యారేజ్ ఉంది వన్ మంత్లోను దానికి మేము ఒక మొత్తం మీరే చేస్తారా లేకపోతే ఎవరినైనా మాకు చాలా అంటే ఓ ఫైవ్ హండ్రెడ్ మంది ఒక ఐదు వందల మంది వస్తారు దానికి సరిపడా కళ్యాణ మండపం డెకరేషను స్టేజ్ డెకరేషను ఆ ఫుడ్డు ఐటమ్స్ ఎలా ఉంటాయి ఏమేమి ఇస్తారన్నది నాకు కొంచెం చెప్తే దాన్ని బట్టి మేము తీసుకుంటాము అదే మేము నిర్ణయించుకుని మీకు చెప్తాము ఓకే నాన్వెజ్ ఐటమ్సు లేదా ఫుడ్ ఫుడ్లో అన్ని రకాల ఐటమ్సు ఏమేమొస్తాయి అన్నది మాకేమైనా అది ఒక లిస్ట్ పంపించే మాకు లిస్ట్ ఇచ్చారనుకోండి దాన్ని బట్టి మేం సెలెక్ట్ చేసుకుని మీకు చెప్తాము ఓకే ఓకే అండి అంటే వెజ్ వేరు నాన్వెజ్ వేరుగా పెట్టాలనుకుంటున్నాము మీరు వెజ్లో కూడా స్పెషల్స్ ఏమైనా ప్ర ఇప్పుడు ప్రజెంట్ స్పెషల్గా ఏం పెడతారన్నది మాకు చెప్పండి

ఓకే మరి స్వీట్స్ అండి స్వీట్స్ ఏం ఎమ్ ఉన్నాయి ఇప్పుడు స్పెషలు ఓకే అంటే మీరు స్వీట్స్లో కూడా ఇప్పుడు స్పెషల్ తయారుచేసి పెడతారా లేకపోతే బయట నుంచి ఏమైనా తీసుకొచ్చి అన్నీ అలాగే అండి అంటే మాకు వచ్చినప్పటి నుండి రిసీవింగ్ ఎలా ఉండాలంటే రిసీవింగ్ దగ్గర నుంచి కూడా మాకు పెళ్ళి వరకు కూడా స్టేజ్ డెకరేషన్ వరకు కూడా మాకు ఎలా డెకరేషన్ చేస్తారు మీరు పచ్చి పూలుతో డెకరేషన్ చేస్తారా లేదంటే ప్లాస్టిక్తోటి

అదే బ్రైడ్కి కూడా బ్రైడ్కి బ్యూటీషియన్ కూడా మీరే పంపిస్తారా ఓకే అలాగే మళ్ళీ బ్రైడ్ని తీసుకురావడానికి కారు కూడా మాకు మీరే పంపిస్తారాండి డెకరేషన్ చేస్తారా కారు డెకరేషను సరే మరి స్టేజ్ డెకరేషను ఎలా చేస్తే బాగుంటుంది మీకేమైనా దాంట్లోని ఏమైనా ఫోటోస్ కానీ లేదంటే అదే ఆర్టిఫిషియల్ అంటే ఆర్టిఫిషియలు లేదా ఫ్రెష్ ఫ్లవర్స్ తోటి కానీ వేటితో చేస్తే బాగుంటుందో వాటిలో ఏమైనా మీకు ఇమేజస్ ఏమైనా ఉంటే పంపి తీసుకొస్తారా చూపిస్తారా మళ్ళీ నాకు అదే స్టేజు ఎలా అయితే బాగుంటుంది అవి ఇప్పుడు ఏమైనా ఫ్లవర్స్ తోటి గట్రాను లేకపోతే ముందు మొక్కలతో మొక్కలు పెట్టి అలాగేమైనా చేస్తారా సరే వెల్కమ్ చెప్పడానికి కూడా మీరు వెల్కమ్ చెప్పడానికి కూడా కొంతమందిని మీరు అరేంజ్ చేస్తారా ఎవరినన్నా లేడీస్ని స్టాల్లు ఏదైనా పెట్టి మాకు అన్నీ కూడా పక్కాగా ఉండాలి ఒకటి కూడా ఏదీ కూడా మిస్ అవ్వకుండా ఆ ఎంట్రెన్స్ దగ్గరనుంచి మ్యారేజ్ ఫినిష్ అయ్యే వరకు కూడా చాలా నీట్గా బాగా చెయ్యాలి మీరు ఎంతయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు చెప్తే మేం దాన్ని బట్టి మాట్లాడతాం

సరేనండి మీరు టెన్ లాక్స్ అంటన్నారు కాబట్టి మేము మా ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి మీకు ఎంతయితే మీరు చెయ్యగలరో ఎంతయితే మేమివ్వగలమో అన్నది మాత్రం మాట్లాడుకుని మేము మళ్ళీ కాల్ చేసి మీకు ఏ విషయమన్నది చెప్తాం మీరు మాకు అవి మీరు ఏ ఫుడ్డయితే మీరు ఎలా అరైంజ్ చేస్తారో మీరు ఎలా డెకరేషన్ చేస్తారో ఇవన్నీ ఇమేజెస్ తోటి ఆ ఫుడ్ ఐటమ్స్ తోటి మీ ఫోన్ నెంబరు వేసి ఇచ్చారనుకో మేము సెలెక్ట్ చేసుకుని మేం మాట్లాడుకుని మళ్ళీ మీకు కాల్ చేస్తాం అన్నీ నాకు వాట్సాప్ పెట్టండి మీ నెంబర్ నుంచి ఓకేనా అండి సరే అండి నెంబర్ చెప్పమంటారా